కూచిపూడి భరతనాట్యం ఫోక్ అలాగే వెస్ట్రెన్ నృత్యాలకు సంగీతాన్ని ఎంపిక చేసుకునే విధానంలో నేను చాలా సున్నితమైన సంగీతాన్ని ఎంపిక చేసుకుంటాను భరతనాట్యంకి ఫాస్ట్ బీట్ ఉన్న నృత్యాన్ని చేస్తు మృదువైన సంగీతంతో నృత్యాన్ని చేస్తాను వెస్ట్రెన్కు ఫోక్కు ఫాస్ట్ బీట్ ఉన్న సాంగ్స్తో పాటు సున్నితమైన సాంగ్స్ను కూడా ఎంపిక చేసుకుంటాను ఇలా నేను నృత్యం చేసే ప్రతిసారి సంగీతాన్ని ఎంచుకుని దానికి తగినట్టుగా నృత్యాన్ని నేర్చుకుని ఎప్పుడు ప్రదర్శిస్తు ఉంటాను